నేను డ్రాయింగ్ వేసేటప్పుడు నేను ఆఫ్లైన్ ఉండేలా చూస్తాను ఎందుకంటే ఆఫ్లైన్ అయితే స్వహస్తాలతో వెయ్యొచ్చు కాబట్టి ఫస్ట్ బెస్ట్ కలర్ పెన్సిల్ డ్రాయింగ్ బోర్డ్ని చూజ్ చేసుకుంటాను నా డ్రాయింగ్ ఎలా ఉంటుంది అంటే మనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది